మీ పేరు చెప్తారండి కాస్త రామునా చాలా ధన్యవాదాలు అండి ఈ రాత్రిపూట సమయంలో ఎలా వెళ్లాలా అని భయపడుతున్నాను ఒక్క ఆటో కూడా రావట్లేదు వచ్చినా కానీ ఈ రాత్రిపూట సమయంలో వాళ్ళు ఎలా ఉంటారని చాలా భయంగా ఉంది కానీ మీరు మాకు చాలా సహాయం చేశారు మీకు చాలా ధన్యవాదాలు నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు ఏ అపాయం లేకుండా నన్ను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు మీరు ఇలా ఎంతో మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను స్త్రీలకు రాత్రిపూట అసలు క్షేమమే లేదు అలాంటిది ఇటువంటి పరిస్థితిలో నన్ను క్షేమంగా తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు మీకు ఎప్పుడు నేను ఋణపడి ఉంటాను మీ సహాయం నాకు అందించినందుకు మీకు నేను ఎలా ఋణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను ఎదురుచూస్తున్నాను ఒక ఆటో కూడా రాలేదు కానీ నాకు ఏ ఇబ్బంది లేకుండా నన్ను మా ఇంటి వరకు నన్ను క్షేమంగా ఈ రాత్రిపూట సమయంలో నడిపించినందుకు మీకు ధన్యవాదాలు